నేను మీ రవాణా ఏజెన్సీలో వాహనాన్ని పిలిపించుకున్నాను ఆయన మేము ఇప్పుడు మాట్లాడుకున్న దాని కన్నా ఎక్కువ రుసుము అడుగుతున్నారు ఇలా అడిగితే కష్ట సాధ్యం నేను ఆయనకి రుసుము చెల్లించను